ఎండాకాలంలో నాకు తిరగడం అంటే చాలా ఇష్టం ఎండాకాలంలో బడులు ఉండవు కాలేజీలు ఉండవు అలా అందరితో కుటుంబంతో కలిసి ఎండాకాలంలో వెళితే చాలా మంచిగా అనిపిస్తుంది కుటుంబం అంతా వెళితే ఒక తెలియని ఆనందం పెద్దలు మంచిగా మంచిగా ఆనందంగా గడుపుతారు ఉన్నన్ని రోజులు తిరిగినన్ని రోజులు పిల్లలకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది అలా ఎండాకాలంలో చాలా బాగా ఉంటుంది తిరగడానికి ఎండలు కూడా బాగా ఉంటాయి కానీ అందరితో ఉంటాము కాబట్టి అంత ఏం అనిపించదు అందరితో ఆనందంగా గడపాలి అది ఇది అని అనిపిస్తుంది అలా చాలా బాగా ఉంటుంది ఎండాకాలంలో తిరగడం ప్రయాణం చేయడం ఎండాకాలంలో ఎక్కడికి పోవాలంటే

ఊటి చల్లటి ప్రదేశాలకు ఎండాకాలంలో పోతే బాగా ఉంటుంది అక్కడ ఎండలు కూడా ఎక్కువ ఉండవు అరకు ఊటి అలాంటి ప్రదేశాలకు పోవాలి పోతే చాలా చక్కగా ఆనందంగా గడపవచ్చు అందరూ సంతోషంగా అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు నాన్న అమ్మ పెద్దమ్మ పెద్దనాన్న చిన్నమ్మ చిన్ననాన్న తాత అమ్మ అలా అందరం కలిసి వెళ్ళవచ్చు అలా వెళితే చాలా బాగా సంతోషంగా ఉంటుంది అందరితో వెళ్ళి ఒక దగ్గర ఆగి చెట్టు క్రింద కూర్చొని వంటలు చేసుకొని వంటల్లో చికెన్ మటన్ ఇంకా పెరుగు అలాంటివి చెట్టు క్రింద కూర్చొని అరిటాకు వేసుకొని తింటుంటే ఉంటుంది బాగుంటుంది అట్లా చాలా బాగా ఉంటుంది వెళ్ళడం నాకు ఎండాకాలం అంటే ఇంకా అది మనం ఆనందం చేయడానికే ఇచ్చిన సెలవులు అనుకోవాలి సెలవులు అనుకొని మంచిగా ఆడుకోవాలి పాడుకోవాలి అలా అన్నీ చేసుకుంటూ ఉండాలి అన్నీ చేసుకుంటూ ఉంటే చాలా బాగా ఉంటుంది ఇంకా మనం ఎక్కడ పోవాలన్నా మనకు పైసలు కావాలి పైసలు అంటే మనం చేసుకుంటూ వస్తాయి కానీ సంతోషాన్ని మళ్ళీ తిరిగి తేలేము కదా పైసలు ఇవ్వాళ పోతాయి రేపు మళ్ళీ సంపాదించుకోవచ్చు అదే ఇవ్వాళ పోయిన జ్ఞాపకాలు మళ్ళీ తెచ్చుకోవాలంటే అది సాధ్యమైన పని కాదు అందుకే సాధ్యం అయ్యేలాగా చేసుకోవాలి మనం చాలా బాగుంటుంది అందరితో వెళితే కుటుంబంతో కుటుంబంతో స్నేహితులతో వెళ్ళాలి చాలా ఆనందంగా గడపాలీ వెళ్ళిన దగ్గర ఇంకా సముద్రాల్లోకి వెళ్ళాలి ఆడుకోవాలి ఆ నీళ్ళల్లో ఆడుకోవాలి మంచిగా అలా ఉంటుంది అందరికీ ఉంటుంది నాకు అయితే ఎండా కాలంలో చాలా మంచిగా అనిపిస్తుంది తిరగటం కానీ ఎండలు ఎక్కువ కొట్టడం వల్ల కొంచెం అలసట అనిపిస్తుంది కానీ ఏం పర్లేదు అందరూ చూసుకునేవాళ్ళు అమ్మా నాన్న అందరూ ఉంటారు కాబట్టి అందరితో మనం ఉండవచ్చు అలా చేయవచ్చు చాలా ఆనందంగా గడపవచ్చు అని నా ఉద్దేశం ఇంకా ఎండాకాలంలో అందరికీ సెలవులు ఉంటాయి ఆ సెలవులు ఉన్నప్పుడు మనకు సెలవులు లేనప్పుడు ఎవరు రమ్మన్నా రారు గడపటానికి ప్రశాంతంగా ఒక్కరోజు వస్తారు ఇంకొ ఇంక్కొక్క రోజు ఉంటారు అంతే ఇంక్కొక్క రోజు వెళ్ళిపోతారు ఒక్కక్కరు వస్తారు ఒక్కక్కరు రారు వెళ్ళిపోతారు అదే ఎండాకాలంలో అయితే అందరూ పిల్లలకి సెలవులు ఉంటాయి అని అందరూ వస్తారు అట్లా అందరూ వచ్చి ఇంకా అప్పుడు పాత కాలంలో ఏమో అందరూ ఉచిత బడులకు పంపించేవాళ్ళు ఇప్పుడు అయితే అందరూ పైసలు కట్టి పిల్లలకి బడికి పంపిస్తున్నారు పైసలు కట్టి మేము ఎట్లా సెలవులు తీసుకుంటామని అందరూ సెలవులు తీసుకోకుండా వాళ్ళ పిల్లలని బడులకు పంపిస్తారు బడులకు పంపించి రారు ఎండాకాలంలో అయితే అదే అప్పటి పాత కాలంలో అయితే ఎప్పుడు అంటే అప్పుడు బయటకి వెళ్ళేవాళ్ళు ఇంకా అప్పుడు నడుచుకుంటూనే అప్పుడు బండ్లు అవన్నీ లేకుండేవి నడుచుకుంటూ ఎంచ ఎంచక్కా ఆడుకో ఆడుకుంటూ పాడుకుంటూ మంచిగా ఆనందంగా వెళ్ళేవాళ్ళు ఇప్పుడేమో అన్నీ మంచిగా బ బండ్లు అవన్నీ వచ్చాయి వచ్చాక బండ్లలో ఎవరి బండి వాళ్ళది ఎవరి కుటుంబం వాళ్ళది ఎవరి పరిస్థితి వాళ్ళు చూసుకుంటారు అప్పటి కాలం అయితే చాలా బాగుండేది అందరితో కలిసి ఊరు ఊరు వాడ వాడ అట్లా కలిసి ఒక పది మంది ఇరవై మంది కలిసి మంచిగా తిరిగేవాళ్ళు ఇప్పుడు కూడా తిరుగుతున్నారు అనుకో కానీ అప్పుడంత ప్రేమలు ఆప్యాయతలు ఏం ఉన్నాయి అండి ఏం లేవు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటున్నారు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఎవరికి ఉన్నట్టు వాళ్ళు ఇప్పుడేమో ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అని చూస్తారు అప్పటి కాలంలో అందరూ సమానంగా ఉండేవాళ్ళు ఇప్పటి కాలంలో ఎవరి దుస్థితి వాళ్ళది ఎవరి అదృష్టం వాళ్ళది అదే ఇప్పటి కాలంలో మంచివాళ్ళు చాలా తక్కువ ఉన్నారు అండి అందుకే అందరితో కలిసి వెళ్ళాలి ఇంకా నాకంటే నా కుటుంబం ఉంది నా కుటుంబంతో కలిసి నాకు తిరగడం చాలా ఇష్టం సెలవులలో వాళ్ళతో తిరిగి గడిపి చేయడం నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఇప్పుడు నేను కూడా సెలవులు కాకపోతే చలి కాలంలో వానకాలంలో నేను బడికి వెళ్ళి పోతూ ఇంకా చెల్లెళ్ళు అక్కలు ఎవరి పనులలో వాళ్ళు ఉంటారు ఎండాకాలంలో అయితే నాకు సెలవులే అందరికీ సెలవులే ఉంటాయి కాబట్టి అందరితో కలిసి చాలా ఎంచక్కగా మంచిగా ఆడుతూ పాడుతూ ఉంటాను అలా నాకు చాలా ఇష్టం అండి ఇంకా ఎండాకాలంలో నా స్నేహితురాళ్ళు స్నేహితులు కూడా వస్తారు బయటకు పోదాము అంటే ప్రయాణం చేద్దాము ఎక్కడికి పోదాము మనం పలానా రోజు పలానా దగ్గరకు పోయి పలానా రోజులు ఉండి వద్దాము ఎన్ని రోజులు ఉందాము ఒక పది రోజులు ఉందాము అని అనుకుంటే పది రోజులకు సరిపడే సామాను బట్టలు అన్నీ తీసుకువెళ్ళి చేసుకుంటూ ఉంటాము అదే నాకు చాలా ఇష్టం అలా వెళ్ళి ఉండటం తిరగడం అన్నీ కొనుక్కోవడం తిరగడం చాలా బాగుంటుంది కాబట్టి నాకు ఎండాకాలం అంటే చాలా ఇష్టం ఎండాకాలంలో తిరగడం కూడా చాలా ఇష్టం నాకు కావలసినవి నేను కొనుక్కుంటాను అన్నీ ఏ కాలంలో అయినా కొనుక్కుంటాము కానీ ఎండాకాలంలో అయితే చలికాలంలో అయితే తొందరగా రావాలి మళ్ళీ బడి ఉంటుంది కాల్ కళాశాల ఉంటుంది కదా ఉంటుంది అదే ఎండాకాలం అయితే సెలవులు ఉంటాయి ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు ఉండవచ్చు ఎన్ని ఎన్ని కావాలంటే అన్ని కొనుక్కోవచ్చు తిరగవచ్చు ఉండవచ్చు అట్లా సంతోషంగా రాకుండా ఉండాలన్న రోజులన్నీ ఉండి చిగా ఉల్లాసంగా ఉండేసి రావచ్చు అదే అయితే ఏముంది చలికాలం అయితే ఎంచక్కా ఉండలేము ఎంచక్కా ఆడుకోలేము తినలేము చలి పెడుతూ ఉంటుంది ఎండాకాలం అయితే ఏది కావాలంటే అది తినవచ్చు ఏది చూడాలంటే అది చూడనీకి వెళ్ళవచ్చు ఏది ఆడాలంటే అది ఆడవచ్చు అలా నాకు చాలా ఇష్టం ఏ కాలంలో అయితే నాకు ఎండాకాలం చాలా బాగా అనిపిస్తుంది తిరగటానికి ఇంకా అందరూ ఉంటారు నా స్నేహితులు నా కుటుంబం వాళ్ళందరూ ఉంటారు అది నాకు చాలా ఇష్టం అండి ఇది నాకు ఎండాకాలంలో తిరగడం అంటే చాలా ఇష్టం అందుకే నాకు ఎండాకాలం అంటే ఇష్టం ఎందుకు ఎక్కువ ఇష్టపడతానంటే అన్నీ కొనుక్కోవచ్చు తిరగవచ్చు ఉండవచ్చు అట్లా ఎక్కువ రోజులు ఉండవచ్చు ఎక్కువ రోజులు అక్కడ ఉండి అన్నీ చూసి చూసి కొనుక్కొని కావలసినవి ఇంకా స కుటుంబంతో సంతోషంగా ఉండవచ్చు అని నా అభిప్రాయం అండి అంతే అండి ఇంకా ఏముంది ఇంకా ఏముంది అంటే ఏమీ లేదు ఇదే నాకు ఎండాకాలం అంటే చాలా బాగా ఉంటుంది కాబట్టి అందరికీ సెలవులు ఉంటాయి నాకు ఉంటాయి అందరితో నేను కూడా కూర్చొని నాకు ఇష్టం అండి అంతే అలా ఎండాకాలం చాలా బాగుంటుంది అందుకే నాకు ఎండాకాలం అంటే ఇష్టం